నేను మీకు ఆర్డర్ చేశాను కాదండి పిజ్జా బర్గర్ ఇవన్నీ కొంచెం నాకు క్యాన్సిల్ చేయ్యరా ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసారు అంట నాకు తేలిక నేను ఆర్డర్ చేసాను ఏం అనుకోకుండా ఆ ఫుడ్ వేరే ఎవరికైనా ఇచ్చేయండి ప్లీజ్ అండి నాకు ఇప్పుడు అవసరం లేదండి అంటే నేను మీకు కాల్ చేసింది కూడా ఫైవ్ ఓ క్లోక్కి కదండీ అప్పటికే మా మా పేరెంట్స్ చేయ్యరు వాళ్ళు ఇంటికి రారు అనుకోని నేను ఇంకా వాళ్ళు బయటికెళ్ళారని నేను ఆర్డర్ చేశాను కానీ వాళ్ళు వచ్చేసారు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేశారు అల్రెడీ ప్లీజ్ ఏమి అనుకోకండి నాకు కొంచెం నా ఫుడ్ క్యాన్సిల్ చేసి నా మనీ నాకు రీఫండ్ చేయ్యరా ప్లీజ్ కొంచెం త్వరగా చేయ్యండి ఎందుకంటే నాకు కొంచెం అవసరం ఉంది దాంతో మనీతో ప్లీజ్ అండి నాకు ఇప్పుడు ఆ ఫుడ్ వద్దు అండి